హలో హలో స్వప్నా బాగున్న స్వప్న నువ్వు బాగున్నావానే లేదు ఇంకా నువ్వు తిన్నావా ఏం లేదు ఎక్కడ ఉన్నావు నువ్వు

అవునా మా ఇంటికి వచ్చేసేవే మా ఇంటికాడ బాగా చేస్తాము సంక్రాంతి మా మా ఇంటికి వచ్చేసేయి పొలం అక్క అక్కడ ఇక్కడ తిరుగుదాము మా ఊరు మంచిగా ఉంటుంది ఆ మొత్తం తిరుగుదాము ఊరు అంతా ఒక రౌండ్ వేసుకుందాము మమ్మీ వాళ్ళు గారెలు బూరెలు అన్నీ చేస్తారు వాళ్ళకి హెల్ప్ చేద్దాము తిందాము మొత్తం తిరుగుదాము వచ్చేసేయి ఎంజాయ్ చేద్దాము ఈ సంక్రాంతికి మనం రేపు ఆ లేదే రేపు ట్రైన్ టికెట్ బుక్ చేస్తాము వచ్చేసేయి నిన్ను పికప్ చేసుకోవడానికి అన్నయ్య వస్తాడు సరేనా ఈ సంక్రాంతికి బాగా ఎంజాయ్ చేద్దాము ఎంజాయ్ చేసినాక నువ్వు ఇక ఇంటికి వెళ్ళు లేదా సిటీకి వెళ్ళు

అవునా అయితే వెళదాము సినిమా కూడా వెళదాము మా ఫ్యామిలీ నువ్వు అందరం కలిసి అన్నయ్య వాళ్ళు అక్క వాళ్ళు అందరూ వస్తున్నారు అందరం సినిమాకి అట్లా పొలం సైడు బాగుంటుంది మాఊరు అట్లా తిరిగేసి వద్దాము చేసేసుకుందాము బాగుంటుంది ఊరు కూడా వీలు ఉంటే నేను కూడా వస్తాను నీతో పాటు సిటీకి అప్పుడు ఒకేలా అందరు బాగున్నారు ఏ టైమ్కి వస్తావు నువ్వు రేపు ఓకేనే ఒకే బాయ్